నేను ఇటీవల బజారుకు వెళ్ళినపుడు ఒక పుస్తకం షాప్కి వెళ్ళి అందులో ఒక పుస్తకాన్ని కొనడం జరిగింది ఆ పుస్తకములో నా మదిలో మెదిలే ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరికినట్లు అనిపించింది అంతేకాక నాకు ఎంతో ఆ పుస్తకం చదవటం వల్ల ఊరట లభించిందనే చెప్పుకోవాలి